నమస్తే సార్ చెప్పండి ఏమి కావాలండి అవునండి ఏ బడ్జెట్లో చూద్దాం అనుకుంటున్నారు అంటే సార్ ఇప్పుడు మనకి ఫైవ్ జీ వచ్చిన కాడ నుంచి ఎవరు ఫోర్ జీ తీ తీసుకోవట్లేదు అండి

ఫైవ్ అదే అదే సార్ ఫైవ్ జీ వచ్చేసరికి మనకి ఇరవై వేలు నుంచి ఇరవై ఐదు వేలలో కొంచెం మంచిగా రీజనబుల్గా ఉన్నాయండి ఇరవై వేలు కింద ఉంటాయి కానియ్యండి అది ఏదొక లోపంతో వస్తాయండి ఇప్పుడు డిస్ప్లే తగ్గించడము లేకపోతే కెమెరా తగ్గించడమో ఏదో ఒకటి తగ్గించి వస్తుంది ఫైవ్ జీ మొబైల్ వస్తుంది కానియండి కొంచెం ఏదోటి తగ్గించి వస్తుందండి కెమెరా లేకపోతే తగ్గిచ్చడము లేక జీబీ తగ్గించడము అది ఏదో మీరు ఇరవై ఐదు వేలు పెట్టికున్నారనుకోండి కొంచెం మంచి కంపెనీలో మంచి మొబైల్ వస్తుందండి ఇప్పుడు మనకి ఇర ఇరవై ఐదు వేలలో ఇదిగోండి ఈ మొబైల్ ఉందండి రియల్మీ రియల్మీ జీటి నియో అలాగే ఒన్ప్లస్ నార్డ్ త్రీ ఉందండి ఇరవై ఐదు వేలలో ఈ రెండు ఫై రెండు మంచివి అండి ఈ రెండు గే గేమింగ్ ఆడడానికి ప్రొసెసర్లు అన్నీ బాగా ఉంటాయండి డిస్ప్లే కూడా బాగుంటుంది అండి ఆమోలేడ్ డిస్ప్లే వస్తాయండి రెండు ఫోన్ లో ఆమోలేడ్ వస్తాయండి

ఆయ్ ఆయ్ ఒన్ప్లస్ నార్డ్ త్రీ అది సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీతో వస్తుంది సార్ సిక్స్ జీబీ ఎయిట్ జీబీ అయితే ఇంకో టూ థౌసండ్ ఎక్కువ పడుతుంది సార్ మనకు ట్వంటి ఎయిట్ ట్వంటి సెవెన్ థౌసండో ట్వంటి ఎయిట్ థౌసండో అలాగ ఉంది సార్ ఆ రేంజ్లో అదేలేండి రియల్మీ జీటి ఉంది సార్ అది ఇరవై నాలుగు వేల తొమ్మిదొందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది సార్ అది మంచి ఫోన్ సార్ ఓవరాల్ గేమింగ్ ఏంటి డిస్ప్లే ఏంటి ఆఫర్ ఉందండి టెన్ పర్సెంట్ ఆఫ్ అండి ఎస్బిఐ కార్డ్తో క్రెడిట్ కార్డ్ ఉండాలండి మీకు ఏంటండి షాప్లో వద్ద నుంచి ఏమి లేవండి మాది ఫెస్టివల్ సీజన్లో వస్తే మీకు ఉంటుంది ఈ సీజన్లో ఏమి లేవండి అన్నీ ఇస్తాం అండి కంప్లిమెంటరీల కింద ఇస్తాం అండి అన్నీ ఈ గ్లాస్ ఆ ఫ్రీయే అండి ఇందులో బాగా వస్తాయండి సిక్స్టీ మెగాపిక్సెల్ కెమెరా వాడారు అండి ఇందులో ఇది బాగా క్యాప్చూర్ చేస్తుందండి ఫ్రెంట్ కెమెరా ఏమో థర్టీ టూ మెగాపిక్సెల్ వాడారు అండి ఫ్రెంట్ కెమెరా ఫోటోసు బ్యాక్ కెమెరా ఫోటోసు కూడా చాల బాగా వస్తాయండి వీడియో ఏమో ఫోర్ కే వరకు తీసుకోవచ్చండి మీరు ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్రిబుల్ నైన్ అంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే మీకు ట్వంటీ త్రీ థౌజండ్ అలా వస్తుందండి ట్వంటి టూ ఫైవ్ రెండు వేల ఐదు వందలు తీయాలండి అందుకే ట్వంటి ఆయ్ సరే సరే ఉంటాను అండి